కూరగాయల తోట పనికి పార గడ్డపార వాడతారు గడ్డపారతో ఆ గుంతల్ని తవ్వుతారు గింజలు వేసేదానికి మళ్ళీపారతో ఆ మట్టిని తీస్తారు శనగకాయ పప్పు తోట పనికి మడక తులిక వాడతారు మడకతో ఆ శనగకాయ పప్పు తోటని దున్నుతారు తులికతో అక్కడేమైనా గడ్డి కలుపు మొక్కలు ఉంటే దాంతో తీసేస్తారు మళ్ళీ వరి పంటకి మడక తులిక కొడవలి వాడతారు మడకతో ఆ వరి పంట ఆ వరి పండిచ్చేదానికి ఉన్న ప్లేస్ని దున్నుతారు మళ్ళీ ఆ తులికతో అక్కడేమన్న కలుపు మొక్కలు ఉంటే తీసేస్తారు మళ్ళీ కొడవలితో ఆ పంటని కోస్తారు